అవును మాది బేకరీ నేనండి ఏం కావాలండి మీకు ఉన్నది కేక్స్ ఉన్నాయి మీకు ఎలాంటి కేక్ కావాలి బర్త్డేకి ఆ ఎట్లా

ఉన్ ఉన్నాయి మీకు ఏ ఫ్లేవర్ కావాలో చెప్పండి అంటే ఇప్పుడు మా దగ్గర నార్మల్గా ఉన్నాయి వద్దా మీకు ఏ డిజైన్లో కావాలి అంటే మరి ఎంత ఎన్ని కేజీలు కావాలండి రెండు కేజీలు మరి మీర వచ్చి అంటే ఇప్పుడు మీరు మీరు నచ్చిన డిజైన్ అంటున్నారు కాబట్టి కొంచెం మరి రేట్ ఎక్కువ ఉంటుందదండి అంటే ఇప్పుడు మీరు మరి అదే మీరు వేరే డిజైన్ అంటున్నారు కాబట్టి రేట్ ఎక్కువనే ఉంటుంది ఇంకా మీరు రెండు కిలోలు అంటున్నారు కాబట్టి ఏమన్నా కొంచెం తక్కువ చేస్తాం

చేస్తాం కానీ అదే కొంచెం మీరు డబ్బులు ఎక్కువ అవుతాయి ఎక్ అట్లా మీరు ఎక్కువ ఇవ్వండి మీరు అన్నా డిజైన్లో చేసిస్తాం అంటే ఇప్పుడు మీద దూరం ఉంటుందా అండి మీ ఊర ఎక్కడ దూరం ఉంటుందా మరి అదే ఆ ఛార్జెస్ కూడా మేము తీసుకుంటాం అండి తీసుకొస్తాం కాని ఆ ఛార్జెస్ కూడా తీసుకుంటాం ఫోన్పే ఫస్ట్ మీరు ఫోన్పే కొట్టండి ఎందుకు ఇదే నంబరుకు అంటే ఇప్పుడు మీకు రెండు కిలోలు కావాలా అండి అంటే ఇప్పుడు మీకు మర ఏమన్నా ఎగ్ ఇట్లా ఏమన్నా కలుపుడు ఏముండదు కదా నార్మలేనా ఎగ్ కలపాలా ఇట్లా సరే ఎందుకంటే కొందరు ఎగ్ కలిపింది కొందరు తినరు కదా ఏదన్నా వారం అది ఇది ఉంటుందని తినరు కదా అందుకే అడుగుతున్నాను సరే సరే చేస్తామండి తయారు చేసుకొని మేము తీసుకొస్తాం అక్కడికి మీ ఇంటికి సరే సరే కొట్టండి